మా ప్రాంతంలో వినోద కార్యక్రమాలు అంటే ఎగ్జిబిషన్స్ తీర్థాలు అలాంటివన్నీ పెడుతూ ఉంటారు కామన్గా తీర్థాల్లో జయింట్ వీల్లు రంగులురాట్నం పిల్లలు ఆడుకునేవి స్కిప్పింగ్సు అలాంటివన్నీ కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారు నా నైట్ వచ్చేసరికి డ్యాన్స్ బేబీ డ్యాన్స్లు అవి పెడుతూ ఉంటారు అవి బాగా చూసి ఆనందిస్తాము అలాగే ఎగ్జిబిషన్స్ అన్నవి మనకి ఇయర్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా పెడుతూ ఉంటారు

అలాగే లేడీస్ వేర్ అంటే మనం చెప్పులని క్లిప్పులు బ్యాండ్లు పిల్లలు ఆడుకునేవి అలాంటివన్నీ కూడా అమ్ముతూ ఉంటారు అలాగే ఎస్పేషల్గా అక్కడ వెళ్ళడానికి కారణం ఏంటంటే పీచు మిఠాయి ఎక్కువగా అమ్ముతూ ఉంటారు అక్కడ అలాగే కూల్ కూల్ కూల్ డ్రింక్స్ అని ఐస్ క్రీమ్స్ అని కూడా ఎక్కువ పెడుతూ ఉంటారు సో అలాంటివన్నీ అలాంటివన్నీ కూడా మాకు ఎక్కువగా అవుతూ ఉంటాయి అలాంటి కార్యక్రమాలన్నీ కూడా